మా ప్రాంతంలోనే హాస్పిటల్లో పిల్లల కోసం పెద్దల కోసం హాస్పిటళ్ళు క్లీన్గా ఉంచుతారు పిల్లలు టీకాలు వేయించుకోడానికి చాలా మంది వస్తుంటారు పెద్దలు వైద్యం చేయించుకోవడానికి వస్తుంటారు అలాగ ఎప్ రోజు రోజు క్లీన్ గానే ఉంచుతారు స